అసలు యూనివర్సిటీ కాలేజీల్లో మహిళలకు గ్రామీణ రంగానికి చెందిన వ్యక్తులకు అవకాశాలు సమానంగా ఉంటాయనడం చాలా తప్పు అని భావిస్తున్నాను ఎందుకంటే చాలా చాలా లే వెనకబడిన గ్రామాలు మన దేశంలో చాలా ఉన్నాయి వాళ్ళందరికీ ఒక అవగాహన లేదు ఇప్పటికే యూనివర్సిటీలో చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుంది కాలేజీలో చదివితే భవిష్యత్తు ఎలా ఉంటుంది అని ఒక దారి చూపే ఒక దాని మీద ఒక అవగాహన కల్పించే ప్రయత్నం కూడా ఎవరు చేయట్లేదు అండి సో అందుకని చాలా తక్కువ మందికి యూనివర్సిటీలో చదివే అవకాశం లభిస్తుంది ఈరోజుల్లో కూడా ఎన్ని ప్రవేశ పరీక్షలున్నా ఎన్ని పరీక్షలున్నా సరే ఇంత టెక్నాలజీ అనేది డెవలప్ అయినా అభివృద్ధి చెందినా కూడా ఇంకా అవకాశాలంటూ తక్కువే అనుకుంటున్నాను